ప్రస్తుతం అందరూ కూడా ఈ టీవీలకి ఈ సీరియల్స్కి రియాల్టీ షోలకి ప్రస్తుత కార్యక్రమాలన్నిట్లికి వచ్చేవాట్లన్నిట్లినీ చూస్తూ వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలను కూడా మార్చుకుంటున్నారు కొంతమంది పిల్లలయితే అసలు అందుట్లో గేములని అవనీ ఇవనీ ఆడి వాళ్ళ జీవితాలు కూడా పాడుచేసుకుంటున్నారు ఈమధ్య చాలారకాలుగా ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న కార్యక్రమాలు కూడా మేము విన్నాం అలాగే ఈ టీవీలల్లో ప్రతి సీరియల్స్లో కూడా లేడి క్యారెక్టర్ ఒకటి పెట్టేసేసి వాళ్ళనే విలన్లాగా పెట్టి రక రకాలుగా ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేస్తున్నట్లు రకరకాలుగా చూస్తున్నారు అలాంటివి ఆడవాళ్లు చూసి వాళ్ళ మైండ్సెట్ కూడా దాదాపుగా మారిపోవటానికి కారణమవుతుంది అలాగే రియాల్టీ షోలు వచ్చినయి జోడీలని తర్వాత డాన్స్లని ఆ తర్వాత ఇవనీ అవనీ రకరకాలు వచ్చినయి ఆ రకరకాలు కూడా చూట్టానికి అలవాటుపడుతున్నారు వాటిల్ని ప్రయత్నిద్దాం చేద్దాం అని చేసుకుంటూ వాళ్ళలో వాళ్లు కూడా కొంచెం ఇబ్బందుల పాలవుతున్నారు దాని వల్ల కూడా ఈ సీరియల్స్ రియాల్టీ షోల వల్ల కూడా కొంత ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అట్లాగే ఈ కళ్ళకి ఈటీవీలకి అసలు వంట చేయటం కాని ఇది కాని అన్నీ మానేసి చక్కగా సీ సీరియల్స్ చూస్తున్నారు ఆ సీరియల్స్ అన్ని రకాలు చూస్తూ ఉండటం వల్ల సినిమాలు చూట్టం వల్ల దీంట్లో కళ్ళకి ఎఫెక్ట్ కూడా బాగా వస్తుంది కళ్ళకి ఎఫెక్ట్ వచ్చటం కాకుండా అసలు జన్రల్గా ఉండే అత్త కోడళ్ళు కూడా మామూలుగా అసలు ఉండకుండా అందులో చూసి ఓ అత్తగారు మీద పెత్తనం ఇలా చేయాలా లేకపోతే కోడల్ని ఇలా హింసించాలా అనే రకరకాలు కూడా ఈ టివీలల్లో బాగా ఈ మధ్య బాగా పెరిగిపోయినయి ఏ సీరియల్ తీసుకున్నా కాని ఆడవాళ్ళని హింసించటం కాని లేకపోతే మగవాళ్ళకి ఇబ్బందులు పెట్టడం కాని ఇట్లాంటి రకాలే చూయిస్తున్నారు అది కూడా కాకుండా అసలు ఏ సీరియల్ తీసుకున్న కాని ఒక ఒక భర్తకి ఇద్దరు భార్యలో ముగ్గురు భార్యలో ఉండటం లేకపోతే వాళ్ళను వదిలి పెట్టేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటానికి రకరకాలుగా ట్రై చేయటం ఇట్లాంటివి కూడా మన మానవుల యొక్క మనస్తత్వాల మీద బాగా దెబ్బతింటున్నాయని నా అభిప్రాయం అలాగే బిగ్బాస్ షోలు వచ్చినయి బిగ్బాస్ షోల వల్ల ఏం ఉపయోగమో మాకైతే అర్థంకాలేదు వాల్లనేదో రూముల్లో పెడతారంట రూముల్లో పెట్టి వాళ్ళని యాక్ట్ చేయమంటారంట పలానా విధంగా ప్రవర్తించమంటారంట అవన్నీ కూడా ఎందుకు అట్లా ఎందుకు షో చేస్తున్నారో అర్థంకావట్లేదు వాటిలి వల్ల కూడా విడిగా కూడా పిల్లల కల్చర్ బాగా దెబ్బతింటుంది వీళ్లు అట్లా చేసుకున్నారు మనం కూడా ఇట్లా ప్రయత్నిస్తాము అని ఆ కార్యక్రమాలను చూసి పిల్లలు కూడా చాలా మంది చెడిపోతున్నారు అట్లాగే కొన్నికొన్ని కార్యక్రమాలయితే ఈ సీరియల్స్ కాని రియాల్టీ షోలు కాని వాటి మీద ఈ కొత్తతరం మీద మాత్రం చాలా చెడ్డ అభిప్రాయాలని కలుగచేయటంలో ఈ టీవీలన నిజంగా ముందుంటున్నాయి అని చెప్పచ్చు చెడు ప్రభావం బాగా చూయిస్తుంది అట్లాగే చిన్నపిల్లలు కాని పెద్దవాళ్లు కాని ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళు అయినా సరే టీవీలకు అతుక్కుపోతున్నారు పక్కన కనీసం మనం కొద్దిసేపు యోగా చేద్దాం లేకపోతే కొద్దిసేపు మనం ఆరోగ్యానికి సంబంధించి నీళ్లు తాగుదాం లేకపోతే పలానా విధంగా ట్రై చేద్దామని కూడా ఆలోచనలు రావట్ల ఆ టీవీల్లో ఏవేవో చూయిస్తున్నారు అట్లాగే మనం చక్కగా చూస్తున్నాము మిగతావన్నీ మనకనవసరం మన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచించటల్లా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితితులు దృష్టిలో పెట్టుకుంటే ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేవటం యోగా చేసుకోవటం కొద్దిసేపు ధ్యానం చేసుకోవటం ఇట్లా రకరకాల ప్రయత్నాలనేవి చాలా ఉన్నాయి ఆరోగ్యం మెరుగుపట్టానికి అవి కూడా ఎవరు ఏమి చేయట్లేదు అట్లాగే ఈ టీవీలకి అతుక్కుపోయి టీవీల గురించి చూసుకోవటం తప్ప వెటిల్కి కూడా ప్రాధాన్యం ఇవ్వటం లేదు అందువల్ల వీళ్ళు కూడా చాలా వరకు మారి సీరియల్స్ కాని రియాల్టీ షోలు కాని చూడొచ్చు కొద్దిసేపు చూడొచ్చు కొద్దిసేపు చూసి ఆ తర్వాత వాటిల్ని వదిలేసేయాలి ఆ కార్యక్రమాలు కూడా చేయకుండా కంప్లీట్గా టీవీలకు అతుక్కుపోవటం షోలు చూసుకోవటం ఏవైనా గేములు వస్తే కొత్తకొత్త గేములు వాడుకోవటం ఇట్లా అలవాటు పడుతున్నారే గాని నిజ జీవితంలో మనం ఆడుకునే ఆటలు చాలా ఉన్నాయి ఈ అచ్చుబొమ్మ కాని లేకపోతే వామనగుంటలు కాని లేకపోతే తొక్కుడుబిల్ల కాని ఇట్లాంటియన్నీ కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉంటది అది గకూడా ఎవరు చేయట్లాలేదు టీవీలకు అతుక్కుపోవటమే సరిపోతుంది